హలో ఎవరు చెప్పండి చెప్పండి చెప్పండి చెప్పండి కాలీ స్టార్ట్అప్కి ఒక లోన్ కావాలండి స్టార్ట్అప్కి ఒక లోన్ కావాలి అని ఎగ్ డెలివరీ చికెన్ అండ్ ఎగ్ డెలివరీ చికెన్ ఎగ్ డెలివరీ ఇయ్యడానికి సిటీలో ఎంతవరకు ఇస్తారండి లోన్ ఎంతవరకు ఇస్తారండి ఎమౌంట్ ఎంత ఎమౌంట్ ఇస్తారండి లోన్ షూరిటీ ఏం పెట్టాలండి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ఇంట్రెస్ట్ ఎంత పడుతుందండి అవును ఇయర్లీ ఇయర్లీ కట్టుకోవచ్చా అండి షురిటీ కింద ల్యాండ్ పెట్టొచ్చా ఓకే అండి ఓకే ఓకే అండి నేను మళ్ళీ కాల్ చేస్తా లోన్

ఓకే